అవునమ్మా

జాకిట్కీ ముప్ఫై రూపాయలు అమ్మ కుట్లు వేస్తే కుట్టుడుకు కాదు ఫ్రాక్కు అమ్మ గదే పెద్ద ఫ్రాక్ అయితే ఫ్రాకు కుడితే దాంతో క్లాత్తో మూడువందల యాభై మూడువందల యాభై అది మీది అమ్మ గుడ్డ అంతా మీది అయితే అట్లా కుడుతాను ఇప్పవమ్మ అయితే నాలుగు వందలు తీసుకోవాలమ్మ కానీ ఇది రాదు అయితే గుడ్డ కొలి బ్లౌజుకు అయితే రెండు వందల యాభై సాదా కుడితే డిజైన్ పెడితే మూడు వందలు అమ్మ సింపుల్ డిజైన్ మొత్తం ఫోటోలాగా అవి పోవాలంటే మూడువేలు నాలుగువేలు అమ్మ ఐదువందలు ఆరువందలు ఏడువందలు అవునూ కాదమ్మ మూడువందలు కానీ

సాదా కుట్టుతే రెండువందల యాభై డిజైన్ పెట్టి కుట్టితే మూడువందలు అదే పోటోలా నాలుగువందలు ఎనిమిదివందలు ఇంకా మంచిగా కుట్టాలంటే రెండువేలు మూడువేలు అవును

తక్కువ మాకే పడవమ్మ కుట్టు పొద్దల్లా కూర్చుని కుట్టుతే కూర్చోని కుట్టాలంటే ఎంత కష్టం తెలుసా అమ్మ నడుములు వస్తాయి కాలు గుంజుతాయి ఎంత చేసిన ఒకటే కుట్టుకుంటు ఉంటావా అమ్మ

చూద్దాం నువ్వు అయితే రా దాన్నిబట్టి చూస్తాను నేను

ఇప్పుడు డిజైన్ ఇస్తే కదంమ కుట్టేది ఉట్టిగా కుడుతారా అవును దానిలాగనే కుడుతాను వేరే కుడితే నువ్వు తీసుకుంటావా మరి సరే అమ్మ ఓకే అమ్మ లంగా జాకెట్లు కూడా కుడుతాము అమ్మ మేమూ టాపులు లంగా జాకెట్లు గాగ్ర నీకు ఏ మోడల్ కావాలో ఆ రేట్ అయితే బాగా ఉంటాయి అమ్మ తక్కువ తీసుకుంటారా మరి

సరే అమ్మ